జనాలు పెళ్ళికూతురికి గిఫ్ట్లు ఇస్తారు ఏమేమి గిఫ్ట్లంటే ఉంగరాలు వేసేవాళ్ళు ఉంగరాలు వేస్తారు చైన్లు వేసేవాళ్ళు చైన్లు వేస్తారు కవర్లో డబ్బులు పెట్టె వాళ్ళు డబ్బులు ఇస్తారు ఫ్రెండ్స్ అయితే మంచి మంచి గిఫ్ట్లు తీసుకుని వచ్చి ఇస్తారు ఏమేమి గిఫ్ట్లంటే పెళ్లికూతురు పెళ్ళికొడుకుని జంటగా చేసి ఫ్రేమ్ చేసి అది గిఫ్ట్లాగా చేసి ఎత్తుకొని వచ్చి ఇస్తారు అదేవిధంగా ఫ్రెండ్స్ టీ కప్స్ కాని గోడ గడియారాలు కేక్స్ కేక్ తెచ్చి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని జతపరిచి కేక్ కటింగ్ చేసేది అదేవిధంగా చాలామంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఏ ఏ గిఫ్ట్లు అంటే మనకు మనకు నచ్చింది పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి నచ్చేదివ్వరు కొంతమంది దా నచ్చేదిస్తారు కొంతమంది వాళ్లకి ఏదైతే నచ్చుతుందో ఆ గిఫ్ట్లను తెచ్చి పెళ్ళికూతురికి బహుమతిగా ఇస్తూ ఉంటారు కొంతమంది మా మా గ్రామాల్లో కూడా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్ళికూతురికి కట్నం కూడా ఇస్తారు కట్నం ఇస్తారు వాళ్ళకు కావాల్సిన సామాన్లు తీసిస్తారు డ్రెస్సెస్ తీసిస్తారు ఆ విధంగా చేస్తూ ఉంటారు ఇప్పట్లో చాలామంది పెళ్ళికూతురికి ఏమిస్తారంటే ఎక్కువ గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్లు చాలామంది ఇస్తూ ఉంటారు ఫ్రెండ్సును చూశామంటే కూడా వాళ్లకు నచ్చింది చాలా మంది తె తెచ్చి ఇస్తూ ఉంటారు ఉండేవాళ్ళని చూస్తూ ఉంటే చాలా వరకూ ఎక్కువ ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు లేనివాళ్ళైతే వాళ్ళకి తగినట్టు ఇస్తారు చాలా మహారాజులైతే వాళ్ళకి ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇచ్చేది చూస్తూ ఉంటాము మనము మేము చూస్తూ ఉంటాము ఎట్లా అంటే కొంతమంది డ్రెస్సెస్ ఇస్తారు ఖరీదైన డ్రెస్సెస్ తీసుకొని వచ్చి ఇస్తారు కొంతమంది డిన్నర్ సెట్ డిన్నర్ సెట్లు ఇస్తారు కుక్కర్స్ ఇస్తారు ఆ విధంగా చాలామంది గిఫ్ట్లు పెళ్ళికూతురికే ఎక్కువ ఇస్తారు పెళ్ళికొడుకుకి కొంతే పెళ్ళికూతురికి చాలా ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఇస్తూ ఉంటారు ఆ అమ్మాయికి కావలసిన పెళ్ళికూతురికి కావాల్సిన ఇంకా నెత్తి చుట్టి జోడ్లు గాజులు కమ్మలు కమ్మలు కూడా ఇస్తూ ఉంటారు మాలా ఇస్తూ ఉంటారు కమ్మల్లిస్తారు ఉంగరాలు చాలా ఉంగరాలు వస్తాయి చాలా ఉంగరాలు ఇస్తారు పెళ్ళికూతురికి ఉంగరాలు ఇస్తారు అదేవిధంగా కిచెన్కి సరిపడా అంటే ఒక టీ కప్స్ నీళ్ల తాగే గ గ్లాసులు కూల్ డ్రింక్స్ తాగే గ్లాసులు అవంతా గిఫ్ట్ లాగా చేసుకొని వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు అట్లే కట్నం కూడా కట్నం అంటే కవర్లో వాళ్లకి ఎంతైతే తోచుతుందో వంద వెయ్యి ఇరవై వేలు పదివేలు ఐదువేలు రెండు వందలు ఆ విధంగా కవర్లో కూడా డబ్బులేసి పెళ్ళికూతురికి ఇస్తూ ఉంటారు ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా